నేటి ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడేవారికి ఎదురయ్యే కొన్ని సవాళ్ళు అందులో ఒకటి భాష పునర్జీవనం అందులో రెండు సాంకేతికత అందులో మూడు సామాజిక మరియు ఆర్థిక అసమర్థలు ఇందులో మనం ఫస్ట్ ది భాష పునర్జీవనం గురించి తెలుసుకుందాం తెలుగు భాష ఒక పురాతన మరియు సంపూర్ణమైన భాష దాన్ని ఇది క్రమం తప్పకుండా క్షీణిస్తూ వస్తుంది తెలుగు మాట్లాడే వారికి సంఖ్య తగ్గుతుంది మరియు తెలుగు భాషను ఉపయోగించే రంగాలు తగ్గిపోతున్నాయి ఈ సవాళ్ళు అధిగమించటానికి తెలుగు భాషని ప్రోత్సహించడానికి మనం దాన్ని తిరుగు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రజల నుండి కృషి ఎంతవరకు చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా సాంకేతికత తెలుగు భాష సాంకేతికతలో పరిమితిగా ఉపయోగించబడుతుంది అనేక సాంకేతికత ఉత్పత్తులను మరియు సేవలు ఇప్పటికీ ఇంగ్లీషు లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి తెలుగు భాష సాంకేతికతలో అభివృద్ధి చేయడానికి మరియు తెలుగు మాట్లాడలేని వారికి మరింత అందుబాటులోకి ఉంచడానికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల నుంచి కృషి అవసరం తెలుగు మాట్లాడే వారి ఇలా సాంకేతికత ద్వారా అన్ని తెలుగులో వస్తే వారు తెలుగులో సులభంగా న నేర్చుకోగలుగుతారు చదవగలుగుతారు ఇంకా మరియు మూడోది సామాజిక మరియు ఆర్థిక అసమతలు అసమా నతలు తెలుగు మాట్లాడే ప్రజలు సామాజిక మరియు ఆర్థికంగా ఆ అసమానంగా ఉన్నారు ఈ అసమానతలు తెలుగు భాష యొక్క పురోగతిని నిర్దిస్తుంది తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ సమాన అవకాశాలు మరియు అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం మరియు సమాజం నుండి కృషి అవసరం ఇలాంటి సవాళ్ళు అధిగమించడానికి తెలుగు యొక్క ప్రాముఖ్యత గురించి జనాలకు తెలియడానికి మనం ఎంతగానో కృషి చేయాల్సిన అవసరం ఉన్నది తెలుగు భాషాకు సంపన్నమైన మరియు గర్వించదగ భాష మరియు దీన్ని కాపాడడానికి మరియు ప్రోత్సహించడానికి మన అందరం కలిసి పనిచేయాలి తెలుగు భాష చర్యలు ఇలా కొనసాగుతాయి తెలుగు భాష పాఠశాల మరియు కళాశాలను మనం ప్రోత్సహించాలి తెలుగు భాష పుస్తకాలు ఇంకా పత్రికలు మరియు ఇతర వీడియోలను మనం ప్రోత్సహించాలి తెలుగు భాష సాంకేతికతలో అభివృద్ధి చేయడం జ అందరూ ప్రోత్సహించాలి తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలు అస అవగాహన కల్పించాలి